అదేండి మా అబ్బాయికి స్కూల్లో ఏవో బుక్స్ కావలంట ఆ వైట్ నోట్స్లు ఒక నాలుగు ఇవ్వండి ప్యూర్ వైట్వి ఇంకా అవేవో రఫ్ నోట్స్లు ఒక రెండు ఇవ్వండి క్లాస్మేట్ ఉన్నాయండి మీ దగ్గర క్లాస్మేట్ కాని శ్రీనివాస అవే క్లాస్మేట్ అంటే అవే క్లాస్మేట్ ఇచ్చేయండి నాలుగు వైట్ ప్యూర్ వైట్వి మ్యాథ్స్ అవిఇవీ ఉంటాయి ఆ పర్లే పర్వాలేదండి బిల్ లాస్ట్లో వేద్దురులే కాని ముందు కావాల్సిన అన్ని తెచ్చివేస్తే తర్వాత చూద్దాం వైట్ నోట్స్లు ఒక నాలుగు రఫ్ నోట్స్లు ఉంటాయి కదండి మాములుగా ఉండేవి అవి టూ ఇన్ వన్ టైపు అలాంటివి ఒక రెండు ఒక రెడ్ పెన్లో రెండు బ్లూలో రెండు బ్లాక్లో రెండు ఇవ్వండి పెన్నులు అదే పెన్సిలు కూడా అప్సరా ఉంటే అప్సరా నట్రాజ్ ఉంటే నట్రాజు అవి ఒక రెండు లాంగ్ స్కేలు ఒకటి ఒక రెండు ఏరేజర్లు ఇంకా అంటే వైట్ నోట్స్లు మీ దగ్గర కాపీ రైటింగ్ బుక్లు ఉన్నాయండి ఆ కాపీ రైట్ ఆ కాపీ రైటింగ్ నెంబర్ సెవెన్ ఏదో ఉంటుంది అట అండి అది ఒకటి ఇవ్వండి ఆ సెవనో ఎయిటో ఏదో ఒకటి ఇవ్వండి అంటే వాడు ఎనిమిదో తరగతి చదవుతున్నాడు రైటింగ్ సరిగా బాగుండదండి ఆ స్కూల్ టీచరు క్లాస్ టీచరు ఏదో రాయమంది అట అది ఒకటి ఇవ్వండి నేనండి మీ దగ్గర బ్యాగు బ్యాగు బ్యాగు ఒకటండి ఒక బ్యాగు మూ మూడు జిప్పులు ఉండేది ఇవ్వండి మూడు జిప్పులు ఉండేది మంచిది ఎక్కువ కాలం వచ్చేది రికార్డులనే ఇప్పుడు వద్దులేండి ప్రస్తుతానికి ఆ బ్యాగు ఒకటి చూపించండి ఆ పైన ఏవో వేలాడదీశారు ఆ రెండు కుడి వైపుది తియ్యండి ఒకసారి కుడి ఆ ఐదు వందలోపే చూపించండి పిల్లవాడే కదండి అంతా రేటు ఎంత రేటు ఉంటాయండి ఆ అదే మూడు మూడు జి ఆ అదేండి మూడు జిప్పులు ఉన్నది తీయండి ఆ పైనా కుడివైపుది తీయండి ఒకసారి చూద్దాం ఇవి మళ్ళీ ఏమన్నా ఏమన్నా కుట్లు వేయించుకోవాలి అంటారండి ఆగుతుందా వాడేసుకుంటే ఇది ఇచ్చేయ్యండి అయితే ఇదేదో ఆరు వందలు అన్నారు కదా మంచిదే కదా అండి ఆగుతుంది కదా ఆ ఇదొకటి ఇది ఒకటి వేసేసి ఇంకొకటి వచ్చేసి ఇందాక చెప్పిన వాటికి ఓ ఒక కాపీ రైటింగ్ బుక్ ఆ ఒక ప్యాడ్ కూడా ఇవ్వండి మర్చిపోయాను ఓ ము యాభై రూపాయలు ఎంతదో ప్యాడ్ ఉంటుంది కదా అండి క్లిప్ ప్యాడ్ అది సరేలే అండి క్లిప్ ప్యాడ్ ఒకటి ఇవ్వండి బొమ్మలు ఏదో బొమ్మలు లేవండి మావాడు బొమ్మలు ఏవో అడుగుతాడు మళ్ళీని ఇవ్వండి ఇవ్వండి అదేదో కొంచెం ఆరెంజ్ కలర్లో ఏదో ఉంటుంది కదండి పింక్లాగా అది ఇవ్వండి ఆ గమ్ బాటిల్ కూడా ఒకటి ఇవ్వండి ఫెవికాల్ది ఆ వీటికి బిల్ ఎంత అయిందో ఒకసారి ఒకసారి వేసి ఇ ఇన్ని పట్టుకెళ్తున్నాము కదండి ఎంతో కొంత డిస్కౌంట్ చూడండి మరి మళ్ళీ మళ్ళీ రావాలి కదా చూడండి మేము మళ్ళీ వేయండి బిల్ వేసి ఎంతో కొంత చూడండి మరి మళ్ళీ మళ్ళీ మళ్ళీ రావాలి కదా సెంటర్లో వదిలేసి మరి ఇక్కడ బాగుంటాయని చెప్పారని వచ్చాం సరే అండి అయితే ఓకే బాగానే ఇచ్చారండి డిస్కౌంట్ తీసుకొస్తానండి నేను కూడా మా మా తీసుకొస్తానులేండి ఇక్కడికే తెలిసిన వాళ్ళందరిని ఇక్కడకే రమ్మని చెప్తానులేండి ఇదిగోండి ఉంటానండి